నమస్కారం అండి అదే అండి నేను బంగారం పెట్టి డబ్బుని లోన్ రూపంలో తీసుకోవడానికి వచ్చాను అండి ఏ కౌంటర్ దగ్గరకి వెళ్ళాలి అండి నమస్కారం సార్ అదే అండి మా ఊళ్ళో ఒక ఇల్లు కట్టుకుందాం అని అనుకుంటున్నారు అండి మా ప్యా కుటుంబ సభ్యులు దానికి కొంచెం డబ్బు అవసరం అయ్యి డబ్బుని ఇలా బంగారం పెట్టి డబ్బు తీసుకుందాం అని వచ్చాను అండి అలాగ అంటారా అండి ఇదిగోండి ఒకసారి తెచ్చిన దానికి ఈ చైన్ తాడుకి ఎంత వస్తుందో ఒకసారి చూడండి అంటే నాకు ఒక నేను రెండు లక్షల వరకు కావాలి అండి చూసి పెట్టండి ఇదిగోండి సార్ అది ఏంటి సార్ కొంచెం ఎందుకంటారు అండి చూడండి కొంచెం అవసరం అండి ఆయ్ అంటే పాత బంగారం అంటే ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది అంటే అండి అంతకు మించి మరి పాతది కాదండి చూశారు కదండి బాగా ఉంది కదండి అది ఏమైన కొంచెం ఆ అంటే కట్టేస్తాం అండి టైంకి కట్టేస్తాం మేము అవ్వదు అంటారా పోనీ చూడండి ఇచ్చేలాగా రేపు వస్తాం అండి ఏమి ఏమి కావాలో చెప్తే బంగారం లోన్ కోసం అవన్నీ తెచ్చుకుని వస్తాం అండి

మా అబ్బాయికి ఉంది అండి ఇవ్వచ్చా

ఆయ్ ఆయ్ అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయ్యి ఉండాలండి లేకపోతే మా ఊళ్ళో ఎవరైన తీసుకురావచ్చా అండి అదే సంతకం పెట్టాలి కదండి మరి వాళ్ళని అందుకు ఆయ్ ఆయ్ ఆయ్ అదే

అదే అండి మీకోసం అంటారుండి అదే అండి అదే అండి రేపు వచ్చినప్పుడు అయితే మీరు అన్నట్టు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఆధార్ కార్డు ఉన్నాయి అండి పాన్ కార్డు అంటేనాకు తెలియదు అండి మా అబ్బాయిని అడిగి చెప్తాను ఇద్దరు వ్యక్తులు అయితే తీసుకు వస్తాను అండి పా ఆయ్ అలాగే ఒకసారి ఆ బ్యాంక్ మేనేజర్తో కూడా మాట్లాడేద్దాం అండి అంటే మీరు ఎలాగో లక్ష యాభై వేలు వస్తాయి అంటున్నారు కదా ఆయన ఎంతో కొంత కొంచెం ఒప్పించి ఒప్పించుకోవడానికి ట్రై చేస్తాను అండి రెండు లక్షలు ఇచ్చేలాగ ఆయ్ ఆయ్ ఆయన రేపు ఉంటారు కదండి ఆయ్ సరే అండి అయితే రేపు తీసుకొని కావాల్సినవి అన్నీ తీసుకుని రేపు వస్తాను లేండి అయితే ఉంటాను అండి